బయట నీటిలో ఈత కొట్టేటప్పుడు సురక్షితంగా ఉండడానికి మనం కొన్ని మార్గాలు తీసుకోవచ్చు ఎలాగూ అంటే మనం ఈత కొట్టేటప్పుడు మనం లైక్ అది టైర్ ఆర్ సంథింగ్ ఎనీ వియరింగ్ ఏదైనా ఒకటి మనం కంపల్సరీ తీసుకోవాలి అండ్ ఇంకా పెద్ద నీటి ప్రదేశాల్లో ఉండే జారే రాళ్ళు అలా అవి బలమైన ప్రవాహం మొదలైనటువంటి కొన్ని అడ్డంకులు ఏంటి అంటే అది మాకు కూడా తెలియదు మీరే కనిపెట్టే చెప్పగలరు ఇంకా బయటనైతే ఈత కొట్టేటప్పుడు సురక్షితంగా ఉండాలంటే మనం ముందుగా అన్నీ వియర్ చేసుకొని స్విమ్మింగ్ పూల్లోకి వెళ్ళాలి అండ్ ఇంకా అలాగే కాకుండా సురక్షితం ఉండటానికి కూడా కొన్ని మార్గాలు ఏమిటంటే మాకు కూడా తెలియదు ఓకేనా బాయ్ బాయ్